మా కుటుంబ అవసరాలకు సంబంధించి త్రాగునీటిని భూగర్భ జలాల నుండి తీసుకుంటాము వీటిని శుభ్రపరచవల్సిన అవసరం లేదు కానీ మేము వ్యాధులు ప్రబలిన సమయంలోనూ వర్షాకాలంలోనూ నీటిని మరిగించి తాగుతాము మేము వాడినటువంటి నీటిని పైప్లైన్ల ద్వారా కాలువలలోకి పంపిస్తాము గత ఐదు సంవత్సరాలలో అయితే మేము వాడుక నీటిని అంతా కూడా ఇంకుడు గుంతలలోకి పంపించే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు